నేను ప్రయత్నించిన వంటకాలు నన్ను ఎదురించిన వంటకాలు అంటే సవాలుగా నేను చేసినటువంటి వంటకాల్లో చికెన్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు అంటే చేపల పులుసు మాంసపు వేపుడు ఈ రెండు నన్ను సవాలుగా వేసినటువంటి వంటకాలుగా నేను చెప్పుకుంటాను వాటి నుండి నాకు వచ్చిన అనుభవం ఏంటి అంటే దేనికి దానికి సమర్ధవంతంగా చేసేటటువంటి వంటలు నిసృహతో చేసినట్లు అయితే అవి ఎంతో గొప్పగా ఉంటాయి అని మనం దానిలో వేసేటటువంటి ప్రతీ ఐటెమ్ కూడా అది ఎంతో స్వార్ధంగా కాకుండా ప్రతీ ఒక్కటీ ఆలోచించి వేయటం వలన అది చాలా గొప్పగా ఉంటుంది అని నేను దాని నుంచి నేర్చుకోవడం అనేది జరిగిన విషయంగా నేను చెప్పుకుంటున్నాను